నేను తరుచుగా వెళ్లే లైబ్రరీలు ఉన్నాయి మా ప్రాంతంలో రెండు ఉన్నాయి ఒకటి వివేకానంద స్పార్క్ లైబ్రరీ అని ఒకటి ఉంది అలాగే ఇంకొకటి పురుషులకు మాత్రమే ఉండేది ఒకటుంది ఈ రెండు లైబ్రరీలకు అప్పుడప్పుడు నేను వెళ్తూ ఉంటాను పేపర్ చదవడానికని లేకపోతే కొన్ని కథా పుస్తకాలను కూడా నేను చదవడానికి వెళుతూ ఉంటాను నాకు ఇంట్లో వ్యక్తిగత లైబ్రరీ అంటూ ఏమీ లేదు కాకపోతే రెండు మూడు పుస్తకాలనేవి నేను నా దగ్గర ఉంటాయి అంతకు మించి లైబ్రరీ అంటూ నా దగ్గర ఏమీ లేదు ఇంక కలల లైబ్రరీ గురించి చెప్పమంటారా నాకు అలాంటి ఉద్దేశం అనేది ఏమీ లేదు నేను ఇంట్లో ఒక లైబ్రరీ కట్టించుకోవాలని కాని అలా అని కాని నాకు ఏమీ లేదు నేను వెళ్లే లైబ్రరీలు ఇవే చెప్పినట్టు వివేకానంద స్పార్క్ లైబ్రరి ఒకటి పురుషులకి మాత్రమే ఉండే ఒక లైబ్రరీ ఆ రెండు లైబ్రరీలకు నేను మా ప్రాంతంలో తరచుగా వెళ్తూ ఉంటాను